సార్ నమస్తే నేను మీ రెస్టారెంట్కి చాలాసార్లు కాల్ చేసాను కానీ నా కాల్కి ఎవరు సమాధానం ఇవ్వలేదు ఎందుకు మీరు నా కాల్స్కి సమాధానం ఇవ్వడం లేదో తెలుసుకోవచ్చా సరే సార్ మీ రెస్టారెంట్లో నాకు కావాల్సిన లడ్లు కావాలని వచ్చాను అవి నాకు చాలా పెద్ద మొత్తంలో కావాలి దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియచేయగలరు అమ్మో ఇరవై ఐదు వేల రూపాయల అంత ఖర్చు అవుతుందా సరే సార్ నేను మీకు ఏ విషయం అనేది రేపు చెప్తాను అక్కడ నుండి నేను వేరే రెస్టారెంట్కి వచ్చాను వారు నాకు కావాల్సిన లడ్డు గురించి ఎంత అవుతుందో తెలుసుకుందామని సార్ నాకు పెద్ద మొత్తంలో లడ్డు కావాలి ఎంత ఖర్చు అవుతుందో తెలియచేయగలరు ఏంటి ఇరవై మూడు వేల రూపాయల సరే సార్ నాకు కొంచెం తొందరగా తయారు చేసి పెట్టండి